నేను ఎక్కువగా లైబ్రరీకి అనేది వెళ్తూ ఉంటాను మా స్కూల్లో లైబ్రరీ ఉంది అది చాలా పెద్దది అని కాకుండా చిన్నది కానీ చాలా నీట్గా పెడతారు అలా ఎవరైనా మంచి మంచి పుస్తకాలు అవి అన్నీ చాలా ఉంటాయి అయితే నేను చిన్నప్పుడు ఎక్కువగా పంచతంత్ర కథలు అనేదా అనేదాన్ని చదువుతు ఉండే దాన్ని ఆ చదివినప్పుడు తర్వాత ఇంకా నవలలు కావచ్చు రామాయణం ఇలాంటి పుస్తకాలు కూడా చాలా ఉండేవి